నేను ముందుగా చెప్పాను కదా అండి నేను అయితే మా చెల్లెలు వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి అయితే నేను ఒక కుర్తా లాంటి డిజైన్ ఉన్న మంచి ట్రెడిషనల్ డిజైన్ ఉన్న కుర్తాను అయితే నేను పెట్టడం జరిగిందండి సో దానిమీదకి మ్యాచింగా నా దగ్గర బ్లాక్ పాంట్స్ ఏమీ లేవు అని చెప్పి సో మ్యారేజ్ వరకు నాకు బ్లాక్ పాంట్ ఉంది కాకపోతే అదేంటి అంటే నాకు చాలా కొంచెం కలర్ షేడ్ అయింది సో దాని మూలంగా ఏంటి అంటే నేను ఒక ఫాంట్ని అయితే ఒక మంచి బ్లాక్ పాంట్ని అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది అండి నేను ఈసారి అయితే ఫుల్ పాజిటివ్ వైబ్తో ఉన్నాను ఎమో సో నేను అయితే మంచి ఫుల్లు ఎక్స్పీరియన్స్తో అంటే ఇంక పాజిటివ్ థాట్స్తో అయితే నేను ఈ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది ఇది ఇద ఈ ప్రోడక్ట్ అయితే రావడం కొంచెం డిలే అయింది అండి మినిమం ఒక సిక్స్ సెవెన్ డేస్ పట్టింది ఆర్డర్ రావడానికి సో ఆర్డర్ రావగానే నేను వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాను అబ్బా మంచి మంచి జీన్ పాంట్ పెట్టుకున్నాను అని చెప్పి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ నేను అయితే గబగబా వెల్లి స్నానం చేసి వెంటనే కుర్తాని వేసేసుకోని వెంటనే దీనికి మ్యాచింగా జీన్ పాంట్ని అయితే వేసుకోవడం జరిగింది అండి కానీ వన్స్ వేసుకున్న తర్వాత నిజంగా నాకు మాటలు లేవండి ఎందుకంటే నేను పెట్టింది ఏంటి అంటే తర్టీ ఎయిట్ సైజ్ పెట్టాను నాకు వచ్చింది ఏంటి అంటే తర్టీ సిక్సో తర్టీ ఫోరో వచ్చింది చాలా టైట్గా పట్టేసుకుంటుంది అండి పాంట్ వెయిస్టు కింద లెగ్స్ దగ్గర కూడా ఏంటి అంటే ఇంక ఇంక మొత్తం అంతా పాంట్ అనేది ఏంటి అంటే ఇంకా స్కిన్కి పట్టివేసుకుంటుంది అనమాట అంత టైట్గా ఉంది పాంట్ ఆ జిప్పు పోన్లే ఏదోలాగా వేసుకున్నాను వేసుకున్నా తర్వాత దాని జిప్పు పెడుదాము అని ట్రై చేసాను అసలు ఆ జిప్పు దానికి స్టక్ అయిపోయింది అండి జిప్పు కూడా కదలట్లేదు అటూ ఇటూ కిందా జేబీలు చూసాను జేబీలు కూడా ఏంటి అంటే అంటే స్టిచ్చింగ్ బాగానే ఉంది కానీ ఆ జేబిలు చివర ఆ యొక్క కుట్టు అనేది ఏంటి అంటే చాలా లూసుగా ఉంది అండి అది గబుక్కున ఎవరయినా జేబు ఇలా లాగితే చిరిగిపోయే రకంగా అయితే ఆది అయితే ఉంది అండి సో నేను చాలా అంటే నేను ఎంతా మంచి థాట్ అయితే నేను ఆర్డర్ పెట్టానో సో అంత మంచి ప్రాడక్ట్ అయితే నేను చేజికిచ్చుకోలేకపోయాను అండి సెకండ్ ఆర్డర్లో సో మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేయడం జరిగింది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కింద నేను ఈ జీన్ పాంట్ మూలంగా నేను అయితే షేర్ చేసుకుంటున్నాను అండి